నేను అరకు వెళ్ళిన అక్కడ చుట్టుపక్కల రకరకాల పత్తినం పంటలు గంజాయి తోటలు మరియు కాఫీ తోటలు అలాగే అరకుడోము అక్కడ రెడ్రల్ ట్రైనింగ్ వెళ్లే సొరంగం మార్గము టన్నల్సు అలాగే ఎత్తైన కొండలు ఎత్తైన కొండలు ఇక్కడ మంచు ప్రదేశాలు చల్లమైన వాతావరణము మనసుకి ప్రశాంతంగా ఉంది మరి మా ఫ్రెండ్స్తో వెళ్ళిన మా చుట్టుపక్కల ఉన్న వాటర్ఫాల్స్లో కొండలు మరియు చెట్లు పచ్చని చెట్లు పక్షులు కిలకిల రాగాలు పావురాలు చిలకలు రామవు గద్దలు ఇంగా గాబందు రాబందులు చాలా రకమైన వస్తువులు అలాగే బ్రిటిష్ వారు అక్కడ అప్పుడు పరిపాలించిన చాలా కారణాలు చూశాను అలాగే అక్కడ చుట్టుపక్కల అన్నీ నాలుగు తీసాను ఫోటోలు తీసుకోనో ఒక గుర్తింపుగా మరియు ఫోటోలు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక నిచ్చెన ద్వారా కొండలు ఎక్కడానికి సొరంగం సొరంగ మార్గం ద్వారా దగ్గర కొండలు ఎక్కాను అక్కడ లొకేషన్ మొత్తం బాగుంది ఫోటోలు తీసుకోవాల్సిన క్లైమెటు మరి బ్యాగ్రౌండు మొత్తం సీనరీ మొత్తం చాలా బాగున్నాయి అలాగే నేను ఆర్కే బీచ్ భీమవరం భీమ్లీ బీచ్ వెళ్ళినా అక్కడ రకరకాల కళాకారులు నృత్యాలు వెయ్యడం మరియు డ్రా అక్కడ డ్యాన్సులు చేయడము మరియు ఎగసిపడుతున్న కెరటాలు ఫోటో తీయడం అలాగే పడవల్లో ప్రయాణం చేయడము ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకి అలాగే అక్కడ చేపలు అమ్మిన వారు చాలా ఫోటోలు తీసిన వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు రకరకాల స్వాములు సంస్కృతికి కార్యక్రమాలు చేపట్టడము మరియు సర్కస్లో వు మ్యూజియములు మరియు అక్కడ ఎగిరే వంతెనలు ఈ రకరకాల జారుడు బల్లలు ట్రాఫిక్ పెద్ద సర్కస్లు పెద్ద పెద్ద నృత్యాలు మరియు డ్యాన్సులు రకరకాల స సంస్కృతి కార్యక్రమాలు సర్కస్లు డా మ్యాజిక్లు మ్యాక్ రకరకాలుగా మ్యాజిక్లు ఇలావన్ని చాలా రకాలుగా ఉన్నాయి మరియు అక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీలు నటులు పెద్ద పెద్ద హోటల్సు ఇలాగ వచ్చి ఫోటోలు దిగడము సెల్ఫీలు పెద్దవాళ్ళు తిన అందరూ కలిసి ఒక ఆడుకోవడము చుట్టుపక్కల సంస్కృతి ఇంకా బాగుంది అలాగే భీమిలి బీచు ర రుషికొండ బీచు అరకు బీచు బీచు కైలాస్ కైలాసగిరి అక్కడే పెద్ద పెద్ద కొండలు కైలాసగిల్స్ శివ పార్వతి ఆలయము చుట్టూ మొక్కలు పార్క్లు ఇంకా డ్యాన్సు రకరకాల ఆట వస్తువులు ఇలాగ చాలా రకాల బాగున్నాయి మరియు మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అనిపించింది